అయ్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థలు చాలా ఎడ్యుకేషన్ మీద తప్ప వాళ్ళ ఆటలు కానీ పాటలు కానీ గ్రౌండ్స్ సరిగ్గా లేవు స్కూల్లో కూడా ఆటలు ఆడించడానికి గ్రౌండ్స్ లేవు ఇలాంటి ఏర్పాట్లు తక్కువగా ఉన్నాయి అయితే పిల్లలని మాత్రం ర్యాంకులు రావటానికి ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా కార్యక్రమాలు అన్నీ వెనక వెనుకబడిపోతున్నారు ఫీజులు మాత్రం విపరీతంగా పెంచేసి విపరీతంగా లాక్కుంటున్నారు తప్ప ఇలాంటివి చేయట్లేదు తర్వాత ఈ అక్రమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంతసేపు ఫీజులు రీయింబర్స్ పెట్టుకొని ఇవన్నీ న్యూస్ చానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి కవర్ చేస్తున్నాయి ఎత్తి చూపుతున్నారు అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు ఇది నేను తెలియపరుచుకుంటున్నాను